విమల్లో చీర తీసినాను క్రేప్ సిల్క్ చీర తీసిన పూనం చీర తీసినా పట్టు చీర తీసినా మా పిల్లకాయలు ఐదు మంది ఐదు మందికి ఐదు చీరలు తీసుకొని వచ్చిన ఆ ఐదు చీరలు తెచ్చి నేను మాత్రం పూనం చీర ఎత్తుకున్న ఆ పూనం చీర అంత అందంగా ఉంది ఉతికి ఉతికి కడతా ఉంటే కూడా ఇప్పుడుడెత్తిన చీర మాదిరిగా ఉంది మా పాప వాళ్ళకి తీసింది వెయ్యి వెయ్యి రూపాయలు నాది రెండువేల రెండువందల ఇరవై యాభై రూపాయలు నా చీర వాళ్ళ చీరలు వెయ్యి రూపాయలు నేను దీన్ని వారానికి రెండు సార్లు కడతాను ఏమంటే అంతా స్మూత్గా ఉంది ఆ చీర నేను ఉతికి ఆరబెట్టి కట్టుకుంటా ఉంటాను మళ్ళా ఇంకొక సారి వాడికెళ్ళ తీసిన ఒక చీర నేను ఒకటి తీసుకున్న పిల్లకాయలు ఎవరికి తేలేడు క్రిస్మస్కు జనవరికి దా వాళ్ళకి తీసి ఇచ్చేది మిగతా రోజు అంత వాళ్ళకి నేను తీయను క్రిస్మస్కి ఐదు బిడ్డలకు తీసి ఇచ్చిన జనవరికి ఐదు బిడ్డలకు తీసి ఇచ్చిన ఒకొక్కరికి వెయ్యి వెయ్యి రూపాయలు చీరలు వాళ్ళకి నేను మాత్రం రెండు వందల యాభై రూపాయల చీర ఎత్తుకున్న నేను దీపావళికి మళ్ళా తీస్తాను వాళ్ళకి అప్పుడు అంత తీయను క్రిస్మస్కి మాత్రమే మళ్ళా దీపావళి వచ్చిందంటే నేను వెళ్తాను నాకు కోరిన చీర అంత ఎత్తుకోను నాకు ఏది ఇష్టమో వాళ్ళు చీరలు అంత వేస్తారు నాకు నచ్చిన చీర తీసుకుంటాను ఆ చీర తెచ్చుకొని నేను కట్టుకుంటు ఉంటాను ఆలాగే ఉండేవాళ్ళకి కూడా చెప్తాను అమ్మా పలానా అంగడి విమల్కి పోండి బాగుంది సలీస్గా ఇస్తారు చీరలు కొనుకోండి మనం బీదవాళ్ళు మనం అంత కాస్ట్లీ తీసి కట్టే అంత స్థోమత లేదు మనము మనము వచ్చి రాయల్ ఫ్యామిలీ కాదు మనం బీద ఫ్యామిలీ అట్టనేసి మా పక్కన ఉండేవాళ్ళకి అక్కన ఉండేవాళ్ళకి మా బంధువులకి అందరికి చెప్తా ఉంటాను చీరలు కొనుకోమని మళ్ళా మా చెల్లి వచ్చింది మా చెల్లి వచ్చి ఏ అంగడి అక్క నాది సేలం కదా ఏ అంగడి ఏ అంగడి అని అడిగింది సరే రామ్మ పోదాం అని మేమిద్దరు పుత్తూరుకి ఎళ్ళాము పుత్తూరుకి వెళితే మా చెల్లి యాభైచీరలు వేయమనింది ఈ చీర చూస్తుంది ఆ చీర చూస్తుంది ఈ చీర చూస్తుంది ఆ చీర చూస్తుంది చూసి చూసి కడానా ఐదు వందల రూపాయలు ఎత్తుకునింది ఏందమ్మా ఇన్ని గుడ్డలు ఎత్తేసి వేసినావు ఏది ఇష్టమో అది వేయమను చూడని వాళ్ళకి కష్టమే కదా అట్టనేసి లేదు నేను ఇట్టద చేస్తాను సేలంలో నాకి ఏది నచ్చిందో అది దా తీస్తాను సేలంలో అట్టనింది సరెమ్మా అట్టద తీసుకో అని ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక చీర కొనుక్కున్నాం ఆ చీర కొనికోని టైలర్ అంగడికి వెళ్ళిన్నాం టైలర్ అంగటికి ఎత్తుకొని పోయి దాన్ని చింపి జాకెట్కి ఇచ్చేసింది జాకెట్కి ఇచ్చిందే కానీ కొలత జాకెట్ ఇలా మళ్ళా ఇంటికి వచ్చి ఆయమ్మ కొలత దగ్గర నేను తీసుకొని దానికి డబ్బు ఎత్తుకొని వచ్చి లైనింగ్ తీసి ఇచ్చి దానికి కూలి ఇచ్చి కుట్టి మరల మా చెల్లి దగ్గర ఇచ్చి మరల ఒక వారం తాలి పది రోజుల తాలి నేను సేలానికి వెళ్తాను అట్ట అన్నింది సరెమ్మా నీ ఇష్టము ఇంక పిల్లకాయలను వదిలేసి వచ్చి భర్తను వదిలేసి వచ్చినావు సరే సేలానికి వెళ్ళు నాయన అట్టనేసి నేను పోయి ఈడి నుంచి ట్రైన్ ఎక్కి అరకోనంలో దిగి అరకోనంలో ఆయమ్మకి టికెట్ తీసి ఇచ్చి సేలానికి ఎక్కించి సేలానికి ఎక్కించి మరల నేను ట్రైన్కు వచ్చి పుత్తూరులో దిగి పుత్తూరు నుంచి ఇంటికి వచ్చి చేరినాను అలాగే మా కాలం గడిచిపోతా ఉంది ఇప్పుడు మా చెల్లెలు లేదు మా చెల్లెలు లేదు